హలో నమస్తే అండీ నేను మీకు మూడు రోజుల క్రితం మొక్కజొన్న పిండి రెండు కేజీలు ఆర్డర్ చేసాను మీరు పొరపాటున ఈరోజు రెండు కేజీలు మైదాపిండి పంపారు మీకు నేను నగదు చెల్లించి ఉన్నాను నాకు నేను ఆర్డర్ చేసిన వస్తువైనా పంపండి లేదా నగదు తిరిగి ఇవ్వండి ధన్యవాదాలు